నేను తెలుగు తెలుగు అంటే చిన్నప్పుడు రాసేటప్పుడు పలక మీద రాసినా తెలుగు రా రాయకపోయేది ఒకటవ తరగతి స్కూల్కి పోయినప్పుడు టీచర్తో స్కూల్లో చాలా అంటే చాలా దెబ్బలు తిన్నా అదే విధంగా తెలుగు రైటింగ్ కూడా నాకు చక్కగా రాదు చాలా ఇబ్బందులు పాలైనా ఇంటర్ దాక కూడా చాలా ఇబ్బందులైనా టెన్త్లో తెలుగు ఫెయిల్ అయినా తెలుగు రాయక చదవక చాలా అంటే చాలా వివరంగా తెలుగులో ఇబ్బందులుపడ్డాను ఇంటర్లో కూడా తెలుగు సబ్జెక్టు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు సంవత్సరాలు రెండు సబ్జెక్టులు పోయినాయి మిగతా సబ్జెక్టులలో అన్నింటిలో ఓకే ఇంగ్లీష్ మీడియం కాబట్టి డిగ్రీలో వచ్చేవరకు కొంచెం బెటర్ అయింది బాగా తెలుగులో వీక్ ఉన్నానని తెల్సి లైబ్రరీకు వెళ్ళి చేలు కొంచెం ఇదిగా చదవడం పట్ల తెలుగు కొంచెం మంచిగా రాయడం చదవడం అయింది లేకుంటే తెలుగు నాకు చాలా ఇబ్బందికరమైనది తెలుగు అంటే ఒక హిందీ గింది అన్నీ అంత తెలుగుతో ఇబ్బంది అయింది ఇప్పుడు మాత్రం తెలుగు పర్లే మంచిగా అంటే మంచిగా చదవగలుగుతున్నాను రాయగలుగుతున్నాను హ్యాండ్ రైటింగ్ కూడా ఓకే తెలుగుతో చాలా అంటే చాలా కష్టాలు ఫేస్ చేసినా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చాలా కష్టాలు ఫేస్ చేసిర్రు